ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూనే గేమ్స్ ఆడాలనుకుంటున్నారు ఎందుచేతనంటే ప్రతీ ఒకరింట్లో సెల్ ఫోన్ లాంటివి లాప్టాప్ లాంటివి అందుబాటులో ఉండడం వల్ల వారు ఇలాంటి ఆటలు ఎక్కువ ఆడడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళని బయట ఆటలు ఆడడానికి తల్లితండ్రులు ఎలా ప్రేరేపించాలంటే వారికి తెలియని ఒక ఆటని వారికి తెలియపరచి దాన్ని ఎలా ఆడాలో నేర్పించడం ద్వారా పిల్లలకి వాటిపైన ఒక అవగాహన వస్తుంది దాని ద్వారా ఆ పిల్లలతో మనం రోజూ ఆడడం ద్వారా వారికొక ఆసక్తి కలుగుతుంది దీంతో ఆ పిల్లవాడు సెల్ ఫోన్ ఆటలే కాకుండా బయట ఆటలు కూడా ఎంతో ఆనందకర ఆనందాన్నిస్తాయని వారు తెలుసుకుంటారు దీని ద్వారా ఆ పిల్లోడికి ఆట మీద ఆసక్తే కాకుండా ఆ క్రీడా మీద పట్టుకూడా సాధిస్తాడు కాబట్టి ఆ ఆట ఆడుతూ ఆ పిల్లోడు ఉన్నతమైన స్థానానికి కూడా వెళ్ళగలుగుతాడు తల్లితండ్రులు చేయవలసిన విషయం ఏంటంటే ఒక కొత్త ఆటను వారికి నేర్పిస్తూ దాంట్లో వారిని ప్రోత్సహించడం ద్వారా పిల్లలు సెల్ ఫోన్ వంటి ఆటలే కాకుండా బయట ఆటల్లో కూడా ప్రొత్సాఅహం పొందుతూ ఇంకా ముందుకు వెళుతూ దానిలో కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు అలానే క్రీడలను బయటికి రావడం ఆడ్డం ద్వారా పిల్లల మేధాశక్తి ఎంతో బాగా పనిచేస్తుంది దాని పైన దృష్టి పెట్టడం ద్వారా వారికి అవగాహన వస్తుంది ఏ క్రీడను ఎలా ఆలోచ ఆలోచనా శక్తి కూడా వారిలో పెరుగుతుంది కాబట్టి బయట క్రీడలు కూడా పిల్లాడికెంతో ఆవశ్యకమని నేను తెలియజేస్తున్నాను